మేము క్రైస్తవులం మేము ప్రతి ఆదివారం గుడికి వెళ్తాం చర్చికి వెళ్తాం అలాగే ప్రార్థనలు చేసుకుంటాం పాటలు పాడుతాం ఇంట్లో ప్రేయర్ చేస్తాం ఎవిరీథింగ్ చేస్తాం అదేవిధంగా మేము ప్రతి సంక్రాంతికి గుడికి వెళ్తాం అంటే లీవులు కాబట్టి ప్రతి సంక్రాంతికి వేలంగిని లేదంటే ఈ గుడి గుణదల మాత విజయవాడకి వెళ్తాం అన్నిటికీ రైల్లో వెళ్ళి వస్తాం అక్కడి నుంచి తీరానికి ఆనందిస్తు ఆహ్వానిస్తు కుటుంబంతో వెళ్తాం ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటాము అదే విధంగా ఎటువంటి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ప్రతిసారి వెళ్ళి ఆనందంగా వస్తాము ప్రతి కుటుంబంలో పది పదిహేను మందితో వెళ్తాము ప్రతి క్రిస్మస్కి ఇరవై ఐదవ తేదీ ఇరవై నాలుగవ తేదీ నుంచి మేము రైళ్ళల్లో విజయవాడ వెళ్తాము అక్కడి నుంచి అందరికీ మంచిగా ఆటాడుకొని గుడికి వెళ్ళి ప్రార్ధనలు చేసి కొత్త బట్టలు వేసుకొని ప్రార్థన చేసుకుంటు అందరు ఆహ్లాదకరంగా ఉంటాము అదేవిధంగా మా మొక్కులు మేము చెల్లించుకొని ప్రతి ఒక్కటి చేసుకుని వస్తాము ఇరవై ఐదవ తేదీ మాత్రం ఖచ్చితంగా వెళ్తాము అక్కడ అందరికీ అన్నదానం చేసి వస్తాము ప్రతిసారి వెళ్ళి గుడి వెళ్ళి గుడికి వెళ్ళి అదే విధంగా ఎక్కి వస్తాము కొండను అంతా ఎక్కేసి చుట్టేసి వస్తాము ప్రతిసారి ఎటువంటి సహ సహనం లేకుండా మంచిగా ఆరోగ్యంగా వెళ్ళి వస్తాము ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చూసుకుంటాం అక్కడికి వెళ్ళి ప్రతిసారి ఆనందంగా ఉంటాం అదే విధంగా వేలంగిని వెళ్తాము వేలంగిని మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకొని ప్రతిసారి వెళ్ళి వస్తాము ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా తిరిగి వస్తాము మాకు ఎటువంటి ప్రాధాన్యత ప్రహ దేవుడు వల్లే కాబట్టి ప్రార్ధనలు చేసుకొని మోకాళ్ళతో మా మొక్కులు నడిచి వ్యక్తం చూసుకొని వస్తాము అందరం కుటుంబంతో కలిసి ఉంటాం అదే విధంగా ముప్పైయవ తేదీ చర్చికి వెళ్లి నైట్కి కేకు కోసి వస్తాము ఎటువంటి అనారోగ్యాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రార్థన చేసుకుంటాము మా ఆనందానికి కారణం చర్చికి వెళ్ళడం అదేవిధంగా ఎటువంటి అనారోగ్యాలు చూసుకోకుండా ప్రతి ఒక్కరిని కాపాడాలని దేవుని ప్రార్థించేస్తాము ప్రతిసారి న్యూ ఇయర్కి చర్చికి వెళ్ళి నైట్ పన్నెండు నుంచి ఒకటి నాలుగు దాకా అక్కడే ఉండి కేక్ కోసి వస్తాము ప్రార్థనలు చేసి చర్చికి వెళ్ళి వస్తాము ప్రతిసారి అందరం మా ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు చేరి కూడి ప్రార్థించి వస్తాం అదేవిధంగా కేక్ కోస్తాము ఆనందంగా ఉంటాము అక్కడ ప్లేస్ టూరిస్ట్ ప్లేసులకు వెళ్తాము ఆహ్లాదకరంగా ఉంటాము ఎటువంటి ప్రార్థనలు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చూసుకోమని వస్తాము మాకు తోడుగా నీడగా ఉండి కాపాడాలని చూసుకుంటాము అదే విధంగా ఫ్రెండ్స్తో ట్రిప్కు వెళ్తాము మంచిగా ఆడుకుంటాము పాడుతాము చేస్తాము వస్తాము అదేవిధంగా అందరం కలిసి మంచిగా ఉండేటట్టు చూసుకుంటాము అక్కడే వండుకొని తింటాము అక్కడే ఆనందంగా ఉంటాము ఒకరోజు అంతా టైం స్పెండ్ చేసి వస్తాము మాకు ఎటువంటి బాధ కలగనీయకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకొని పెద్దలతో కలిసి వెళ్తాము అందరం కలిసి పది పదిహేను మంది వెళ్తాము అందరికీ తోడుగా ఉండేటట్టు పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళి మంచిగా ఆడుకొని వస్తాము మాకు తోడు ఉండి అందరం కలిసి ఆహ్లాదకరంగా ఆడుకుంటాము అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వెళ్ళి అందరం ఒక బస్సు మాట్లాడుకుని వెళ్తాము మంచిగా ఆడుకుంటాము అన్నీ చేసుకొని తింటాము బాగా దగ్గరకు ఉండే వాటర్ ఫాల్స్కి వెళ్తాము అక్కడ మునుగుతాము ఆడుతాము అన్ని చేస్తాము ఎటువంటి మంచిగా ఆడుకుంటాము అదేవిధంగా అందరం కలిసి వండుకొని తింటాము అందరికీ మంచిగా ఉండేటట్టు చూసుకుంటాము అదేవిధంగా నేను చిన్నప్పటినుంచి ఇదే ఫాలో అవుతాను ప్రతిసారి ఇలాగే చేస్తాము ప్రతిసారి లేదంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి అక్కడ డాన్స్ ప్రోగ్రాం అవి చూసి వస్తాము అక్కడ లేదంటే ఇక్కడే చే పుత్తూరులోనే మొత్తం చూసుకుంటాము విజయవాడ వెళ్తాము ప్రతిసారి కాదు ఎప్పుడో ఒకసారి వెళ్తాము అక్కడ కలిసి అందరం సెలబ్రేట్ చేసుకొని వస్తాము కొత్త బట్టలు వేసుకుంటాము మంచిగా ఆటలాడుతు పాటలాడుతు ఉంటాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాము అదేవిధంగా ప్రతిసారి కేక్ కట్ చేసి క్రిస్మస్కి అందరం కలిసి ఉంటాము డిసెంబర్ నెలలోనే నా బర్త్డే కాబట్టి అందరం కలిసి అక్కడ సెలబ్రేట్ చేస్తాము అందరికీ వడ్డించి పెడతాము అందరు ప్రార్ధనలు చేసుకుంటాం ఉదయానే లేచి ప్రార్థిస్తాము ఉదయాన్నే లేచి అందరం ఫ్రెష్గా రెడీ అయ్యి చూసుకుంటాము గుణ గల మాత విజయవాడలో కొండమీదకి ఎక్కాలి కాబట్టి అందరం కలిసి వెళ్ళి అందరం ఆహ్లాదకరంగా వెళ్ళి అన్నీ మొక్కులు చెల్లించుకొని వస్తాము ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము ఆనందంగా ఉండివస్తాము ఎటువంటి ఆటంకాలు కలగనివ్వకుండా చూసుకుంటూ వస్తాము మాకు తోడుగా నీడగా ఉండే దానికి మేము చూసుకుంటాము మేము రైళ్లలో వెళ్తాము నైట్ ట్రైన్కి వెళ్తాము నైట్లో అందరం కూర్చుని అందరు చేసుకొని వచ్చిన వంటకాలని తింటూ ఆనందంగా ఉంటాము నైట్ అంతా పాటలు పాడుకుంటూ డాన్సులు వేసుకుంటూ వెళ్తాము మా అందరికీ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం ట్రైన్లో చాలాసార్లు వెళ్తాము పక్కనే ట్రైన్లో అందరం కూర్చొని మాట్లాడుకుంటూ నైట్ అంతా మాట్లాడుకుంటూ వెళ్తాము ఇక్కడ నైట్ ఎక్కితే ఉదయానికి విజయవాడ వెళ్తాము విజయవాడకు వెళ్ళి అక్కడ నుంచి గుణదలకు వెళ్ళి గుణదలలో ప్రార్ధనలు చేసుకొని మళ్ళా ఇరవై ఆరు నైట్కి బయలుదేరుతాము ఇరవై ఆరు నైట్ నుంచి ఉదయాన్నే వచ్చేస్తాము ఇరవై ఏడు ఉదయాన్నే మళ్ళా అంత రెడీ అయ్యి ముప్పైవ తేదీ నైట్ చర్చికి వెళ్తాం చర్చికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి వస్తాం ముప్పై ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీ న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ రోజు మేము అందరం కలిసి బయటికి వెళతాం మాట్లాడుతాం ఇంటి దగ్గర అందరం ఎంజాయ్ చేస్తాం బాగా ఉంటాం అందరం కలిసి కేక్ కట్ చేస్తాం పిల్లలం ఎక్కడికైనా వెళ్లి ఐస్ల్యాండ్ అక్కడికి వెళ్ళి తినేసి వస్తాం బాగా ఎంజాయ్ చేసుకుంటు మాట్లాడుకుంటు పాటలాడుకుంటు ఉంటాం మా కుటుంబం మొత్తం పది పదిహేను మంది కలిసి ఉంటాము మేమందరం కలిసి బాగా మంచిగా ఆటలాడుకుంటూ చెప్తూ కొంచెం ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం మంచిగా ఉంటాం మంచిగా ఆనందిస్తూ ఉంటాం మంచిగా ఎంజాయ్ చేస్తు ఉంటాం మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి మేము అందరం కలిసి ఉంటాం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి బంధువులు వస్తారు వాళ్లందరితో కలిసి ఆనందంగా ఉంటాం వాళ్ళందరూ వచ్చి మంచిగా ఆటలాడుకునేటట్టు చేసుకుంటాం ప్రతి ఒక్కరికి అన్నీ చూపిస్తాం మా ఇంటి పక్కన చుట్టూ ఏమేమి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అంతా చూపించి మంచిగా చేసుకుంటూ వస్తాం ప్రతిసారి చర్చికి వెళ్తాం అదేవిధంగా మాకు సంక్రాంతి సెలవుల్లో ప్రేయర్లు పెడతారు ప్రార్ధనలకు వెళతాం మంచిగా ఆడుకుంటాం అదేవిధంగా స్కూల్లలో లీవులు ఇచ్చినారంటే ఖచ్చితంగా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి మంచిగా ఆడుకుంటు పాడుకుంటు ఉంటాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా చూసుకుంటూ ప్రతిసారి వెళ్ళి వస్తాం ప్రతిసారి మంచిగా ఆటలాడుకుంటాం ప్రతిసారి చేస్తాం ప్రతిసారి ఇట్లానే చేస్తాం ప్రతిసారి ఎలాగంటే మేము అందరం కలిసే ఉంటాం అందరం కలిసే చేస్తాం ఎటువంటి ఆటంకాలు కలగనీకుండా చేస్తాం ఎటువంటి అనారోగ్యాలు కలగనీకుండా మంచిగా ఉంటు చేస్తాం అదేవిధంగా మాకు ప్రతిసారి ఏదో ఒక పెళ్లి జరుగుతుంది మా తమ్ముడు పెళ్లి మా అన్న పెళ్లి అలాగా అందరూ కలిసి ఉండేడానికి ప్రయత్నిస్తాం ఆనందంగా ఉండేడానికి మంచిగా ఉండేదానికి చూసుకుంటాం ప్రతిసారి ప్రతిసారి పెళ్లిలో ఎంజాయ్ చేసుకుంటు ఉంటాం ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం అక్కడ పక్కన సముద్రానికి వెళ్ళి అక్కడ ఆటలాడుకుంటు పాటలాడుకుంటు ఉంటాం మంచిగా చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాం ఎటువంటి ఇబ్బందులు కలగనికుండా మంచిగా చేసుకుంటూ మంచిగా ఉంటాం ఎటువంటి అనారోగ్యాలు కలగనీయకుండా మంచిగా చూసుకుంటూ ఉంటాం అందరం కలిసి వండుకొని బీచ్లోకి వెళ్తాం పొద్దున్నే ఉదయనే వెళ్లి సాయంకాలనే వస్తాం మాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో కాబట్టి మధ్యాహ్నం వెళ్లి పక్కనే ఉంటుంది కాబట్టి చూసుకొని వచ్చేస్తాం అందరం కలిసి ఆటోకి వెళ్తాం ఆటోలో మంచిగా ఎంజాయ్ చేస్తు వెళ్తాం అక్కడ దిగి అందరం కలిసి ఫోటోలు వీడియోస్ తీసుకుంటాం మంచిగా ఎగురుకుంటూ బీచ్లలో ఆడుకుంటూ మరల సాయంత్రానికి ఇంటికి చేరి మరల అందరం కలిసి పాటలు పెట్టుకుని డాన్సులు వేసుకుంటు ఆటలాడుకుంటు పాటలడుకుంటు ఉంటాం మాతోపాటు మా బంధువులు మా అక్కలు చెల్లెలు మా తమ్ముళ్ళు మా అన్నలు అందరు వస్తారు మా మామలు అందరు అందరితో కలిసి ఎంజాయ్ చేసుకుంటు మంచిగా ఆటలాడుకుంటాం ప్రతిసారి ఇలాగే చేస్తాం ప్రతిసారి ఏదో ఒకరి ఊరికి ఖచ్చితం మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఖచ్చితంగా ఆటలాడుకుంటు పాటలాడుకుంటు మాట్లాడుకుంటు వస్తాం ప్రతిసారి ఇలాగే చేస్తాం ప్రతిసారి మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాం ఇలా తోడుగా నీడగా ఉండి ప్రతిసారి కుటుంబంతో ఇట్లనే చేస్తాం ప్రతిసారి ఇలాగే అవుతు ఉంటుంది ఏదో ఒకసారి మంచి చెడ్డగా జరుగుతుంది అదేవిధంగా ప్రతిసారి పండగకి ఇలాగే చేసుకుంటాం మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం మా ఊరులో తిరణాలు జరుగుతుంది ఆ తిరణాలులో మంచిగా ఆటలాడుకుంటూ ఉంటాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మూడు రోజులు తిరణాలు చేస్తారు కాబట్టి వాళ్లందరికీ అన్ని ఇక్కడికే వచ్చి ఆటలాడుతు ఉంటాం ఇక్కడే ఆటలాడుతూ పాటలాడుతూ మూడు రోజులు చేస్తాం ప్రతిరోజు ఫస్ట్ రోజు పొంగలి పెడతాం రెండో రోజు అగ్గి తొక్కుతారు మూడో రోజు ఘనీదాగిలి చేస్తారు తిరణాలు బాగా జరుపుతారు అన్నీ ఉంటాయి అన్నీ తిరుగుతూ అన్నీ తింటూ ఎంజాయ్ చేస్తూ వస్తాం అదేవిధంగా ప్రతిసారి ఇలాగే జరుగుతు ఉంటుంది మూడు రోజులు ఖచ్చితంగా ఉంటుంది వాన పడుతుంది వానలో ఎగురుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటాం అందరం బాగా రెడీ అయ్యి వెళతాం మంచిగా ఆటలు ఆడుకుంటూ వస్తాం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకొని బాగా ఆటలాడుకుంటూ పాటలాడుకుంటూ ఉంటాం మేం అందరం కలిసి అన్ని చేసుకుంటూ ఉంటాం మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలాగా మాట్లాడుకుంటు ఉంటాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే దానికి ప్రయత్నిస్తు ఉంటాం అందరం కలిసి ఉండేటట్టు సంతోషంగా ఉండేటట్టు చేస్తాం అదేవిధంగా అందరికీ తోడుగా ఉండేటట్టు అందరికీ ఆనందంగా ఉండేటట్టు ఇలాంటి పనులన్నీ చేస్తాం కాబట్టి అందరం కలిసి ఉండడానికి ప్రయత్నిస్తాం అందరం కలసి ఉంటాం చూడడానికి బాగుంటుంది కాబట్టి అందరం కలిసి పాటలడుకుంటు ఆటలాడుకుంటు ఉంటాం ఎవరికి ఎవరు గొడవలు పడుతు అలాగే ఏం ఉండం ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తు ఉంటాం ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అంటే ఇలాగే జరుగుతు ఉంటుంది ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తు ఉంటాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరు సుఖసంతోషాలుగా ఉండేటట్టు ప్రయత్నిస్తు ఉంటాం అందరు మాతో పాటు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటారు అందరితో ఆనందంగా ఉండడానికి మేము చూసుకుంటు ఉంటాం ప్రతిసారి ప్రతి ఒక్క ఊరికి వెళ్తాం ప్రతిసారి ప్రతి ఒక్క సెలవులకి ఏదో ఒక ఊరికి వెళ్తూనే ఉంటాం అన్ని ఊర్లు చుడుతు తిరుగుతు వస్తూనే ఉంటాం ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్ లు ఉన్నాయో అక్కడ అంతా చూసుకొని వస్తాం అక్కడక్కడ అంత బాగా ఉండేటట్టు చూసుకొని వస్తాం ప్రతిసారి వేరే ఊరికి వేరే కొత్త కొత్త ఊళ్ళకు వెళ్తూ ఉంటాం ప్రతిసారి ఇలానే చేస్తూ ఉంటాం వేరే ఊళ్ళు చూసేదానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ఇబ్బందులు కలగకుండా ఆనందంగా ఉండడానికి సుఖంగా ఉండడానికి వెళ్తాం ప్రతిసారి వేరే వేరే ఊళ్ళకు వెళ్ళి అక్కడ ఏ ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడంతా చూసుకొని వచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉంటాం అక్కడ అంతా బాగా ఉండి ఎంజాయ్ చేసి మూడు నాలుగు రోజులు ఉండేటట్టు చూసుకుంటు వస్తాం ప్రతిసారి ఇలాగే చేస్తాం అక్కడ ఏ ఫేమస్ ప్లేస్ ఉన్నాయి అక్కడంతా వెళ్ళి వస్తాం అక్కడంతా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకుని వస్తాం అక్కడ ప్రత్యేకమైన ఫుడ్డును తింటూ బాగా ఎంజాయ్ చేస్తు ఉంటాం అక్కడ ఏమి కొత్తగా అనిపిస్తుంది అది అంతా చేసి వస్తాము అదేవిధంగా అక్కడ ఏమి కొత్తగా ఉందో అవన్నీ చూస్తు ఉంటాము అక్కడ కొత్తగా జరిగే అన్నిటినీ క్యాప్చర్ చేసుకొని ప్రతిసారి సెల్లో చూసుకుంటూ ఉంటాం ఇలాగే ప్రతిసారి చూసుకుంటు ఉంటాం వేరే వేరే ఊళ్ళకు తిరగడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మాకు టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళాలంటే చాలా ఇష్టం అదేవిధంగా కొత్తగా ప్రతిసారి తిరగడానికి ప్రయత్నిస్తు ఉంటాం అన్నిటిని చూసుకొని వచ్చేదానికే చూస్తూ ఉంటాం అందరితో బాగుండేటట్టు చూస్తు ఉంటాం అందరితో కలిసేటట్టు ఉంటాం అందరితో మాట్లాడేటట్టు ఉంటాం అందరితో చేసేటట్టు ఉంటాం ప్రతిసారి ఇలాగే చేస్తాం ప్రతిసారి ఇలాగే ఉంటాం ప్రతిసారి ఇలాగే చేస్తు ఉంటాం అందరం కలిసి ఉంటాం అందరం కలిసే ఆటలాడుకుంటాం అందరం కలిసే మాట్లాడుకుంటాం అందరితో ఉండేటట్టు ప్రయత్నిస్తాం అందరితో చేసేటట్టు చూసుకుంటు ఉంటాం